చేపల వేటకి వెళ్ళినప్పుడు గాలము మరియు వల వాడే వాళ్ళము అది కొన్నాళ్ళలో వేరే విధంగా మారిపోయింది కొన్నాళ్ళ క్రితము చేపల వేట అనేది పడవల సాయంతో వెళ్ళి పెద్ద పెద్ద వలను వేసి చేపలను పట్టి వాళ్ళు ఇప్పుడు కొత్త పద్ధతుల ద్వారా వాటిని వాడుతున్నారు